నేను వాడే ఇంక ప్రభుత్వ యాప్లు అంటే ఏముంటాయి ఫస్ట్ గవర్నమెంట్ ఆధార్ కార్డ్కు మై ఆధార్ అని మోదీ సాబ్ చెప్పిండు చూడు అది వాడుతాను ఇంకా అది ఎందుకంటే ఎప్పుడన్నా నా ఆధార్ ఈ లాక్ పడ్డ అన్లాక్ చేసుకుంటాను ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఈ తంబ్ ఇంప్రెషన్ అవి చూసుకుంటాను ఇంకా యూపిఐకి వస్తే మొన్న భీమ్ బిహెచ్ఐఎం అది ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన కారణం ఏంటంటే దెబ్బ దెబ్బకు నూట ఒక్క ట్రాన్స్ నూట ఒక్క ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ముప్పై రూపాయలు వచ్చాయి

ఇంక అది ఏంటంటే నీకు రాని లాంగ్వేజ్లు నేర్చుకొని నీ సెల్ఫ్ ప్రాక్టీస్ అన్నట్టు నీకు నువ్వే మాట్లాడుకొని మళ్ళీ వినడం అన్నట్టు ఇంక అది మాట్లాడుతాంటే అట్ల ప్రాక్టీస్ బాగా అయ్యి అయ్యి అది ఏఐఫోర్ భారత్ అదొకటి ఇంక ఇది ఇందుకు ఇట్లా వాడుతున్నాను ఇప్పుడు ఇది వాడేదేమో లాంగ్వేజ్ నేర్చుకుంటానికి ఒకటి ఏఐఫోర్ భారత్ అన్నది ఇంక బిఎస్ఎన్ఎల్ అంటేనేమో నా దగ్గర సిమ్ ఉన్నది అది గవర్నమెంట్కి సంబంధించినది కాబట్టి అది పక్కా ఉంటుంది ఇంకోకటి ఇంకోకటి మన ఎలక్షన్లకి సంబంధించి నేను ఓటర్ అప్లై చేసినప్పుడు ఓటర్ సంబంధించిన ఒక యాప్ ఉండే అది కూడా వాడతాను ఇంక ఏంటంటే నాకు ఈసారి ఎంఎల్ఏ ఓట్లప్పుడు కూడా నేను అందులోనే అప్లై చేసుకున్నాను నాకు అందులోనే అందరికన్నా కొంచెం మంచిగా వచ్చింది ఇంక అది ఓటు కోసం వాడుతాను ఇంకేముంటయి ఆధార్ అయిపోయింది ఇది అయిపోయింది ధరణి ధరణి పోర్టల్ అని ఒకటి మా బాపు చెప్పిండు ఈ భూముల కోసం చేయమన్నమూల అప్పటి నుంచి కొంచెం వాడుతున్నాను కాని పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు ఇంక అన్ఇన్స్టాల్ చేస్తాను ఈ మధ్యలో చూడాలి ఇంక ఏమవుతుందో